యోగా అనేది కేవలం శారీరిక వ్యాయామం మాత్రమే కాదు ఇది మానసిక ప్రశాంతత మరియు సామాజిక బంధాలను మెరుగుపరిచే సాధన కూడా యోగా మనకు ఓర్పును శాంతిని అందిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మన రోజువారి జీవన శైలిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది యోగా తరగతుల ద్వారా మనం కొత్త వ్యక్తులతో పరిచయం కలిగి సామాజిక సంబంధాలను నిర్మించుకోవచ్చు సమూహంలో యోగా చేయడం సహకారం అవగాహన మరియు పరస్పర సహాయాన్ని పెంపొందించగలదు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిగి కలిసి యోగా చేయడం బంధాన్ని మరింత గట్టిగా చేసేందుకు సహాయపడుతుంది యోగా ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం తగ్గుతుంది యోగా ద్వారా శాంతి సహనం పెరిగి హింస మరియు విషమాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది యోగా ఏ సమయంలోనైనా ఎక్కడైనా స్వేచ్ఛగా చేయగలుగుతారు సమూహంలో చేయడం అనేదాన్ని నేను ఇష్టపడతాను ఎందుకు అనగా ఇది ప్రేరణను అందిస్తుంది క్రమశిక్షణను పెంచుతుంది కొత్త మనుషులతో పరిచయం కలిగి సామాజిక అనుబంధాన్ని పెంచుతుంది ఈ విధంగా యోగా ఒంటరిగా చేసినా సమూహంగా చేసినా మానసిక శారీరిక ప్రయోజనలను అందిస్తుంది యోగాను అభ్యసించడం సంఘం మరియు సామాజిక సంబంధ భావనకు ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం యోగ తరగతులలలో లేదా సామాజిక సాధనలు పాల్గొనడం వల్ల ప్రజలు ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం లభిస్తుంది ఇది సామాజిక అనుభూతిని కలిగిస్తుంది వ్యక్తిగత ప్రధాన్యాలతో ఆధారపడి ఉంటుంది ఈ పద్ధతికి దాని సొంత ప్రయోజనాలు ఉన్నాయి యోగాను అభ్యసించడం వ్యక్తిగత మరియు సామాజిక ప్రయోజనాలను అందిస్తుంది